మా ఇంటి దగ్గర నాకొక ఫ్రెండుంది ఆమె పేరు సుజాత ఆమె పైన నేనొక కవిత రాసాను ఫస్ట్ చూసి బాగా నవ్వుకున్నాది తర్వాత వచ్చి బాగుంది చాలా బాగా రాశావని చెప్పింది ఇప్పటికి కూడా తన దగ్గర దాచి పెట్టుకుందది నాక్కూడా చాలా సంతోషంగా అనిపించింది మా ఇద్దరికి అది మంచి జ్ఞాపకము తను నేను కలిసే ఉంటాము ఇప్పటికీ అన్ని విషయాలు షేర్ చేసుకుంటాము సంతోషంగా ఉంటాము తను నాకు మంచి స్నేహితురాలు